మా పంట అంతా నష్టపోయింది చాలా వర్షాలు వచ్చి మొత్తం మునిగిపోయింది కరెక్ట్గా కోసే టైంకు వచ్చి వర్షం మొత్తం వడ్లు అన్నీ రాలిపోయినాయి చాలా అంటే చాలా నష్టం జరిగింది ఇప్పుడు మేము వచ్చి మీరు వచ్చి పంట బీమా చెల్లించండి అంటే సరే ఎక్కడ నుంచి చెల్లిస్తాము ఈసారి అంటే చాలా అంటే చాలా నష్టం జరిగింది అసలు మేము తినడానికి కూడా లేకుండా పోయింది మేము పెట్టిన పెట్టుబడి అంతా కూడా కొట్టుకుపోయింది ఇంక మేము ఏమి చేయాలో కూడా తెలియని సిచువేషన్లో ఉన్నాము ఇప్పుడు వచ్చి మీరు మళ్ళీ ప్రీమియం కట్టమంటే ఇప్పుడు ఎక్కడ నుంచి కడతాం సార్ ఇప్పుడు అయితే మేము కట్టలేము మా సిచువేషన్ చాలా దారుణంగా ఉంది మా దగ్గర ఉన్న డబ్బులు మీ దగ్గర తెచ్చిన డబ్బులు అన్నీ కూడా మేము ఈ పంట మీద మేము పెట్టుబడిగా పెట్టినాం ఈ పంట చేతికి వచ్చే టైంలో మా పంట అంతా నాశనం అయిపోయింది సో మేము ఇప్పుడు కట్టలేము సార్ దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం సార్ ఎందుకంటే ఈ పంటలో కాకపోయిన నెక్స్ట్ పంటలో నేను మీకు చేస్తాము సార్ మమ్మల్ని కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం సార్ ఎందుకంటే ఇప్పుడు మేము అయితే కట్టే స్థితిలో అయితే లేము మాకు తినడానికి ఏమి లేకుండా ఉంది చాలా అంటే చాలా దీన హీన పరిస్థితులలో ఉన్నాము మమ్మల్ని దయతలచి మేము మాకు ఇంకొ కొంచెం టైమ్ ఇస్తారని ఇంకొక పంట మీద అయిన చెల్లించడానికి మాకు టైమ్ ఇస్తారని అనుకుంటున్నాను సార్